తెలుగు ఉగాది సంవత్సర క్యాలెండర్ యొక్క ప్రారంభాన్ని సూచించి పండుగ స్థానిక ప్రజలకు చాలా ముఖ్యమైనది ఆ రోజున ప్రజలు కొత్త దుస్తులను ధరిస్తారు కొత్త వస్తువులను కొంటారు మరి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని వాళ్ళు గడుపుతారు కార్తీక పౌర్ణమి పండుగ శివానికి అంకితం చేయబడింది ఆ రోజున ప్రజలు శివాలయాలను దర్శిస్తారు శివుడిని పూజిస్తారు మరి పుణ్యానమస్తలు చేస్తారు కోనసీమ ఉత్సాహం ఈ ఉత్సాహం కోనసీమ ప్రాంతానికి ప్రత్యేకమైనది ఈ ఉత్సాహంలో ప్రజలు స్థానిక దేవతలను పూజిస్తారు మరి సంగీతం నృత్యం మరియు ఇతర కళలను ఆస్వదిస్తారు దీపావళి పండుగ దృశ్యంపై మంచి విజయాన్ని చూస్తుంది ఆ రోజు ప్రజలు దీపాలు వెలిగిస్తారు బెల్ కొడతారు మరియు స్నేహితులు మరి కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని సమయం గడుపుతారు హోలీ ఈ పండుగ స్నేహం మరియు సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది ఈ రోజున ప్రజలు ఒకరినొకరు రంగులతో పుంచి సంగీతం మరియు నృత్యంతో ఆనందిస్తారు ఈ పండుగను తూర్పుగోదావరి యొక్క స్థానిక సాంప్రదాయాలు మరియు నమ్మకాలను ప్రతిబంభిస్తాయి ఉగాది పండుగ తెలుగు సాంస్కృతి యొక్క పురాతనను ప్రతిబంబిస్తుంది కార్తీక పౌర్ణమి పండుగ హిందూ మతం యొక్క ప్రాముఖ్యతను ప్రతిబంబిస్తుంది కోనసీమ ఉత్సాహం స్థానిక సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబంబిస్తుంది దీపావళి పండుగ మంచి యొక్క విజయాన్ని ప్రతిబంబిస్తుంది మరియు హోలీ పండుగ సమానత్వము మరియు సహోద్వారత్వాన్ని ప్రతిబంబిస్తుంది ఈ పండుగలు తూర్పుగోదావరి జిల్లా యొక్క ప్రజలను చాలా ముఖ్యమైనవి అవి జిల్లా యొక్క సాంస్కృతి మరియు వారసత్వాన్ని వ్యక్త పరుస్తాయి మరియు జిల్లా ప్రజలను ఒకటి చేస్తాయి